భారతదేశంలో అయితే వివిధ రకాలు నృత్య శైలులు ఉన్నాయి అండి వాటిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే శాస్త్రీయ నృత్య శైలి ఇంకొకటి ఏంటంటే ఆ పార్శిక నృత్య శైలి ఇవి చాలా రకాలు ఉన్నాయి కానీ క్లాసికల్ డాన్స్ క్లాసికల్ కల్చర్ ఇదొకటి నెక్స్ట్ ఫోక్ ఇది ఇవన్నీ కూడా ఏంటంటే వివిధ రకాలైన నృత్య శైలి కింద వస్తాయీ అండి ఇవే కాకుండా ఏంటంటే ఇంకా వివిధ రకాలు ఉన్నాయి మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నృత్యం అనేది ఉందండి వాటి యొక్క శైలులు ఒకదానికి ఒకటి పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంటాయండి అలాగే భారతదేశంలో ప్రసిద్ధి నృత్య కార్య కార్యకళాకారులు ఎవరన్నా తెలుసా అంటే నృత్యకారులు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారండి ఇలా శాస్త్రీయ నృత్య శైలిలో కొంతమంది అలాగే వివిధ రకాల శైలిలో నృత్యం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళలో ప్రముఖంగా నాకు కొంతమంది అంటే ఇష్టమండి వాళ్ళ కోసం నేను తెలుసుకున్నాను వాళ్ళు ఎవరంటే మొట్టమొదటిగా పద్మిని గారు అలాగే రెండవది ఎవరంటే గోపీచంద్ గారండి ఆ వీరిద్దరూ కూడా మంచి నృత్యకారులు అండి వీళ్ళందరూ కూడా ఈ వీళ్ళ నాట్యమాడుతూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది వీళ్ళ వైఖరి వీళ్ళు నిజంగా ఆ పాత్రకు తగినట్టుగా వీళ్ళయితే నృత్యాన్ని అయితే ప్రదర్శించడం జరుగుతుంది అండి